చెప్పండి మ్యాడమ్ ఏం కావాలి సరే అమ్మా సరే మ్యాడమ్ గోధుమలు ఐదు కేజీలు ఇంకా ఏమన్నా కావాలా అంటే మీకు ఏ ఏ బ్రాండ్ వాడతారండి అంటే మా దగ్గర త్రిబుల్ సెవెన్ ఉంటుందమ్మా శ్రీ లలిత ఉంటుంది ఇంకా ఉంటాయి కదమ్మా అయి ఏంటవి మీకు ఇండియన్ గేట్ కావాలంటే ఇండియన్ గేట్ ఉంటుంది లేపోతే కర్నూలు సోనా మైసూర్ ఉంటుంది లలిత అమ్మ లలితాలో మీకు పది కేజీల బ్యాగా లేకపోతే పా పాతిక కేజీలదామ్మా పాతిక కేజీలా పాతిక కేజీలు వచ్చేసరికి మీకు పదిహేడొందలు రూపాయలమ్మ అది లలితా బ్యాగ్ ఒకటి ఇంకేమన్నా కావాలా అమ్మా అంటే మా దగ్గర ఉన్నాయమ్మా షుగర్ లెస్ అంటే మీకు సా సాల్ట్ బిస్కెట్స్ ఉంటాయి లేదంటే క్యాషూ నట్స్తో ఉంటాయి ఏ కొంచెం షుగర్ లేనివి మీకు ఏ సాల్ట్ బిస్కెట్స్ ఇచ్చేయమంటారా ఐదు ప్యాకెట్లా సరే అమ్మా ప్యాకెట్ వచ్చేసి ఇది తర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది స్వీట్స్ ఉంటాయి లేకపోతే సోంపాపిడి స్వీట్స్ వచ్చేసరికి సోంపాపిడి ఉంటుంది గులాబ్ జామ్ అంటే బాక్స్లో అలాగ టిన్స్లో ఉంటాయి రసగుల్లా ఉంటుంది అంతే అమ్మ ఇప్పుడు నాకు తెలిసి ఈ మూడు ఉన్నాయి స్టాక్లో మీకు ఏది కావాలంటే అది ఇస్తా అది సోంపాపిడి మామూలుగా ఎంత కావాలండి అది ఆఫ్ కేజీ ప్యాకెట్ ఉంది లేకపోతే కేజీ ప్యాకెట్ ఉంది గులాబ్ జామ్ కూడా అంతే ఆఫ్ లీటర్ ప్యాకెట్ ఆఫ్ లీటర్ డబ్బా ఉంది లీటర్ డబ్బా ఉంది ఆఫ్ లీటర్ అండి మూడు ఆఫ్ లీటర్ ఇచ్చేనా మూడు అర కేజీలు సరే మా దగ్గర చాలా ఉంటాయి కిరాణా సరుకులు ఉంటాయి లేకపోతే మీకు ఏం కావాలన్నా సోపులు గానీ బ్రెష్లు లేకపోతే కందు సరే మ్యాడమ్ బిల్ వేసేయమంటారా అయితే మీది పదిహేను వందల యాభై రెండు రూపాయలు అయిందమ్మా మొ మరి ఆ బియ్యంతో కలపలేదు బియ్యంతో కలిపి మూడు వేలు రెండొందల ఇరవై రూపాయలు అయింది